నేను చదువుకున్న స్కూల్లో చిన్నప్పటి నుంచి కూడా లైబ్రరీ అనేది ఉండేది మాకు మా టీచరు ఎక్కువగా లైబ్రరీలో టైము గడపడం అనేది అలవాటు చేశారు అందుకే మేము చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు కూడా లైబ్రరీలో పుస్తకాలు చదువుతూ ఉంటాము మేము ఎక్కువగా చిన్నప్పుడు పుస్తకాలు చదివే వారము ముఖ్యంగా అందులో స్వామి వివేకానంద అబ్దుల్ కలాం గారు నన్నయ తిక్కన వంటి కవుల రాసిన పుస్తకాలను ఎక్కువగా చదువుతూ ఉండేవాళ్ళము అందులో మహాభారతం రామాయణం వంటి ఇతిహాసాలు కూడా చదివేవారము వీటిలనుంచి మేము చాలా విషయాలు నేర్చుకున్నాము